నేను కోనసీమ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను మా గ్రామంలో అనేక రకాల వ్యాపారాలు వ్యవసాయం నా గ్రామం ఒక వ్యవసాయ గ్రామం నా గ్రామంలోని ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు మా గ్రామంలో ధాన్యం పప్పు ధాన్యాలు కూరగాయలు మరియు పండ్లు వంటి అనేక రకాల పంటలు పండిస్తారు వ్యాపారాలు మా గ్రామంలో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి ఈ వ్యాపారాలలో కొన్ని ఏమిటంటే చిన్న రిటైల్ దుకాణాలు ఈ దుకాణాలు ఆహరం దుస్తులు ఇతర ముఖ్యమైన వస్తువులను అందిస్తాయి పెద్ద రిటైల్ దుకాణాలు ఈ దుకాణాలు ఎలెక్ట్రానిక్స్ ఫర్నిచర్ ఇతర ఇంటి వస్తువులను అందిస్తాయి హోటళ్లు ఈ హోటళ్లు ప్రయాణీకులకు వసతి మరియు ఆహారాన్ని అందిస్తాయి రెస్టారెంట్లు ఈ రెస్టారెంట్లు స్థానిక మరియు ఔత్సాహిక వంటకాలను అందిస్తాయి సేవాసంస్థలు ఈ సంస్థలు విద్య ఆరోగ్య సంరక్షణ ఇతర సామజిక సేవలను అందిస్తాయి కొత్త వ్యాపారాలు నేటి కాలంలో మా మి కొత్త వ్యాపారాలు కూడా వస్తున్నాయి ఈ వ్యాపారాలలో కొన్ని ఏమిటంటే ఆన్లైన్ వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఆన్లైన్లో ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తాయి డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు ఈ సంస్థలు వ్యాపారాలకు ఆన్లైన్లో వారి ఉత్పత్తులు మరియు సేవలను ప్రచారం చేయడంలో సహాయపడతాయి టెక్నాలజీ సంస్థలు ఈ సంస్థలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయి మరియు అమలు చేస్తాయి మా గ్రామంలోని ఈ వ్యాపారాలు మా గ్రామం యొక్క ఆర్ధిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి ఈ వ్యాపారాలు మా గ్రామంలోని ప్రజలకు ఉపాధిని కల్పిస్తాయి మరియు మా గ్రామం యొక్క ఆర్ధిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి